బాగా అత్యంత సవాల్ అంటే పెద్ద ఏమీ ఉండవు గానీ ఎప్పుడైనా బాగా దూరం వెళ్ళాల్సి వచ్చినప్పుడు బైకింగ్ చేయడం వల్ల అంటే ఇప్పుడు పెద్దపెద్ద దూరాలు వెళ్ళాల్సి వచ్చినప్పుడు బైక్ కావాలంటే ఎండ దెబ్బలు లాంటి తగలడం అంటే ఇప్పుడు గూడూరు వెళ్ళే రహదారుంది అది చూసినట్లయితే చాలా రద్దీగా ఉంటుంది అది ఎప్పుడు వెళ్ళినా చాలా రద్దీగా ఉంటుంది దాని వల్ల చాలా ఎక్కువ సమయం పడుతుంది అంతేకాకుండా అది కార్ లాగా పైన షెల్టర్ ఏమి ఉండదు కాబట్టి కొంచం వడదెబ్బకి గురవ్వడం మళ్ళి టైర్డ్ అయిపోవడం లాంటివి జరుగుతుంటాయి అదేవిధంగా ఇప్పుడు విజయవాడ గానీ చెన్నై గానీ వెళ్లాలనుకోండి అవి వెళ్లాలంటే చాలా కాస్ట్లీ అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు టోల్గేట్లు ఎక్కువ బాగా దానివలన చాలా ఎక్కువగా ఖర్చు అవుతుంది పెద్దగా మాకు ఇబ్బందులు అంటే ఏమీ లేదుగానీ మామూలుగా మేము వెళ్ళే అన్ని అదే దగ్గరియే కాబ్బటి మరి అంతదూరం పెద్ద ఎప్పుడు వెళ్ళం కానీ ఒకసారి అయితే బండేసుకుని వైజాగ్ దాకా వెళ్ళాం అక్కడ అరకు వ్యాలీ దగ్గర కొండలు ఎక్కుదాం అని బండితో ప్రయత్నించినప్పుడు బండి ఎక్కలేకపోయింది కొండ అంటే అది బాగా పైకి ఉంటుంది కదా ఎత్తుకి దానివల్ల బండి పైకి లాగలేకపోయింది అది మేం బాగా చూసినాం ఒకటి అయితే కాకపోతే మామూలుగా మనం ప్రశాంతంగా వెళ్ళాలి ప్రశాంతంగా మన ప్రయాణం సాగాలంటే బైకింగ్ చేసేముందు కొన్ని ఈ చిట్కాలు పాటిస్తే బెటర్ అంటే ఇప్పుడు ట్రాఫిక్ లేని ప్రాంతాల్ని గూగుల్లో గూగుల్ మ్యాప్స్లో మనం చూసుకున్నట్ల కూడా అయితే ఎక్కడ ట్రాఫిక్ ఉంటుందో ఎక్కడ ఉండదో అంత చెప్పేస్తుంది కాబట్టి దాన్నిబట్టి మనం ట్రాఫిక్ తక్కువబన్న ప్రదేశం నుంచి వెళ్లడం లాంటి చేయాలి ఇన్ కేస్ ఇంకోటి ఎక్కువ దూరాలు ప్రయాణించేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం చాలా మంచిది చాలా ముఖ్యం మంచిది కాదు ముఖ్యం ఎందుకంటే తలకి గాయాల నుండి రక్షిస్తుంది అలాగేకాకుండా అది ఒక చిన్నషెల్టర్ కిందగా కూడా ఉపయోగపడి మనకి ఎటువంటి వడదెబ్బలాంటివి తగలకుండా అలాంటివి అట్లా చేస్తూ ఉంటుంది దానివల్ల మనం సురక్షితంగా ఉంటాం అంతేకాకుండా సరైన దుస్తులు వేసుకోవాలి అంటే ఇప్పుడు కొంచెం అంటే బాగా స్పీడ్గా వెళ్ళేవాలైతే బైకర్స్ చూడండి ఇప్పుడు చాలా దల్సర్ బట్టలు వేసుకోంటారు ఎందుకంటే వాళ్ళు దాని మీద నుంచి పడిపోయిన గానీ కొట్టుకుపోకుండా అంటే దల్సర్గా ఉంటే కొంచెం కొట్టుకుపోకుండా ఉంటది కదా అన్నట్టు అలాగే బైక్ కండిషన్ చూసుకోవాలి ఇప్పుడు వెళ్ళేటప్పుడు దారిలో ఆగిపోయింది అనుకో అక్కడ ఏ పెట్రోల్ బంక్ లేదనుకో కష్టం ఒకేలా టైర్లు ఏమైనా గాలి తక్కువ ఉందనుకో కొంచెం ఎక్కువదూరం వెళ్ళేసరికి పంచర్ లాంటి పడే అవకాశాలుంటాయి అలాంటి అన్ని ముందే చూసుకొని ఎక్కువ దూరం వెళ్ళాలని ప్ల్యాన్ చేసుకుంటే కొంచెం మంచిగా అన్ని చూసుకొని వెళ్తే చాలా మీ ప్రయాణం కొంచెం సులువుగాను అదే విధంగా మంచి ఫలితాల్ని ఇస్తుందని నా ఉద్దేశం